హలో చెప్పండి ఉన్నాయండి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారు ఏ ట్రైన్కు వెళ్ళాలనుకుంటున్నారు పద్దెనిమిది తారికుకి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు తిరుపతికి వెళ్ళాలంటే ఐఆర్టిసి యాప్ యూజ్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి సీట్స్ ఇంకొక పద్ధతి వచ్చేసి తాత్కాలిక్లో బుకింగ్ అనేది ఉంటుంది కానీ తత్కాలిక్లో బుకింగ్ చేసుకుంటే సీట్స్ కన్ఫమ్ కావచ్చు కాకపోవచ్చు ఆరోజు ఉండే ట్రైన్ రష్ను బట్టి డీపెండ్ అయ్యి ఉంటుంది దానికి మీరు ముందుగా బుక్ చేసుకుంటేనే బాగుండు ఇంకా టైమ్ ఉంది కాబట్టి మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు ఎన్ని సీట్స్ కావాలమ్మా సిక్స్ మెంబెర్స్కి సిక్స్ కావాలంటే ఆన్లైన్లో ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు సీట్స్ అవైలబుల్ ఉంటాయి మీరు ఆన్లైన్లో ఐఆర్టీసి యాప్ యూజ్ చేసి చేసుకోండి ట్రైన్ నెంబర్ కొడితే మీకు డైరెక్ట్ ఏ ట్రైన్ అవైలబుల్ ఉంది ఎన్ని సీట్స్ ఎందులో ఉన్నాయి అని తిరుపతికి వెళ్ళడానికి లిస్ట్ ఇస్తుంది అందులో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఓకే థ్యాంక్ యూ